చిక్కు ప్రశ్న వివేకవంతమైన జవాబు అనగనగా ఒక రాజు ఆ రాజుగారు అరవై ఏళ్ళ ఉత్సవంలో ఒక ప్రకటన చేశారు రాబోయే పున్నమి రోజు నేను ఒక ప్రశ్న వేస్తాను దానికి జవాబు చెప్పిన వారికి వెయ్యి బంగారు కాసులు ఇస్తాను ఇది రాజుగారి ప్రకటన పున్నమి రోజు రానే వచ్చింది జనం జనం తండోపతండాలుగా రాజధానికి చేరుకున్నారు అందరు రాజుగారు అడిగే ప్రశ్నల కోసం ఎదురు చూస్తున్నారు రాజుగారు ఇలా చెప్పారు మహారాణి గారికి గుత్తి వంకాయ కూర తినాలి అనిపించింది వెంటనే వంటవాడిని పిలిచింది కూరలో మసాలా బాగా వేయి గుత్తి వంకాయ కూర గుమగుమలాడుతు ఉండాలి అని చెప్పింది వంటవాడు రంగంలోకి దిగాడు సన్నికల్లు మీద మసాలా నూరుతున్నాడు కూర వండాక ముందే వాసన గుబాళించేస్తుంది వంటవాడి కూతురు ఉయ్యాలలో పడుకొని నిద్ర లేచి ఏడుస్తుంది పొయ్యి దగ్గర ఉన్న నీళ్ళ గంగాళం పట్టుకొని వంటవాడు కొడుకు ఆడుకు నిద్ర కొడుకు ఆడుకుంటున్నాడు ఆ నీళ్లు పడి మంటలు ఆరుతున్నాయి అది చూసిన వంటవాడు ఎక్కడ లేని కోపం వచ్చింది దీన్ని వంటవాడి భార్య చూసింది ఒరేయి నీకు పొయ్యి దగ్గర ఏమి పనిరా పొయ్యిలో పడ్డావంటే నీకు చావు మూడుతుంది అని వాడిని పట్టుకు పట్టుకొని దూరంగా లాగింది ఎలాగైతేనేం గుత్తి వంకాయ కూర తయారు అయ్యింది దాన్ని తిని ఆ రుచికి మహారాణి మహానందంగా పడిపోయింది సంతోషం పట్టలేక ఆమె వంటవాడికి పిలిచింది కొన్ని బంగారు కాసులు బహుమానంగా ఇచ్చింది అని కథ చెప్పడం ముగించారు కథ బాగా విన్నారుగా రాణి గారు వంటవాడికి ఎన్ని కాసులు ఇచ్చింది ఇది ప్రశ్న సమాధానం కథలోఉంది ఎవరు జవాబు చెప్తారో చెప్పండి అన్నాడు పండితులు అందరు తలలు గోకున్నారు జవాబు మాత్రం ఒక్కరు అయిన ఊహించలేకపోతున్నారు ఐదవ తరగతి వెన్నెల కూడా కథను బాగా విన్నది రాజు గారు నేను చెప్తా నేను జవాబు చెప్తాను అంటు పెద్దగా అరచి చేతులు ఊపింది జవాబు చెప్పమన్నాడు మహారాజు మహారాజు రాణి గారి ఇచ్చిన కాసులు వెయ్యి నూట పదహార్లు అంది వెన్నెల శభాష్ చిన్నదానివైన సరిగ్గా చెప్పావు అని దగ్గరకు తీసుకున్నాడు మహారాజు సింహాసనం మీద కూర్చోపెట్టుకున్నాడు పాప జవాబు ఎలా చెప్పగలిగావమ్మా అని వెన్నెలను అడిగాడు రాజు గారు జవాబు మీ కథలోనే ఉంది మహారాజా మసాలా వెయ్యిలో వెయ్యి ఉంది నూరుతున్నాడులో నూరు ఉంది ఏడుస్తుందిలో ఏడు ఉంది ఆరుతున్నాయిలో ఆరు ఉంది మూడుతుందిలో మూడు ఉంది మొత్తం కలిపితే వెయ్యి నూట పదహార్లు అని జవాబు చెప్పింది వెన్నెల జనం చెప్పట్లతో వెన్నెలను అభినందించారు రాజగారు ప్రకటించిన బహుమతి వెన్నెలకు దక్కింది ఇంకొక కథ పరుగు పందెం కుందేలు తాబేలు పందం వేసుకున్నాయి చెరువు నుండి కొండదాకా పరిగెత్తే పందెము కుందేలు చెంగుచంగున ముందుకు ముందుకు పోయింది దారిలోన చల్లనైన చెట్టు నీడన చేరింది కళ్ళు మూసి పడుకుంది ఘాడ నిద్ర పోయింది నివసమైన తాబేలు నిలువకుండా నడిచింది కాసేపటికి కుందేలు మేలుకొని చూసింది ఇంకేముంది ఇంకేముంది తాబేలు గెలిచింది